హలో మ్యాడం మ్యాడం నాకు మూడు రోజుల నుంచి ఫీవరిష్గుందండి దగ్గు జలుబు బాడీ పెయిన్స్ ఉన్నాయండి మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను మీరక్కడ హాస్పిటల్లో ఉన్నారా ఏమైనా ఇప్పుడు రాగలరా లేకపోతే ఫోన్లోనే ఏమన్నా ట్యాబ్లెట్స్ చెప్తారా అండి అవునండి సివియర్గా బాడీ పెయిన్స్ ఉన్నాయి ఫీవరు గొంతునొప్పి జలుబు ఉందండి ఒక టూ వీక్స్ నుంచి ఉందండి తగ్గిపోతుందేమో అనేసి అలాగే ఉన్నాను కానీ సివియర్గా అయ్యిందండి లేదండి ఓన్లీ ప్యారాసెటమాల్ వేసుకున్నానండి ప్యారాసెటమాల్ వేసుకుంటే తగ్గిపోతదనుకుని అవి వేసుకున్నానండి రెండు మూడు రోజులు నుంచి అది కూడా వేసుకోడం ఆపేసాను కంటిన్యూగా అవుతుందని ఇప్పుడు సివియర్గా అయ్యిందండి చాలా సివియర్గా ఉంది బాడీ పెయిన్స్ ఫీవరు జలుబు దగ్గు ఉందండి అవునండి ఓపిక లేదండి రాలేననుకుంటా మీరే ఏమైనా ఫోన్లోనే ట్యాబ్లెట్స్ చెప్తారా అండి ఉంది లేదండి ఏం చేయలేదు

నేను హాస్పిటల్కి వచ్చి వస్తానండి ట్రీట్మెంట్ చేయించుకోడానికి ఓకే అండి